నాకు తెలిసినా క్రీడాకారులు వారు సాధించిన విజయాలు పథకాలు ట్రోఫీలు ఇలాంటివి నేను పేర్కొన్నాను అవేంటంటే భారతదేశంలో మనం చూస్తే కనుక మహేష్ భూపతి ఇరవై గ్రాండ్స్ స్లామ్ టైటిల్ లను గెలుచుకున్నాడు ఏకైక భారతీయ టెన్నిస్ ఆటగాడు ఇంకా పీవీ సింధు చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో బిలియన్ డాలర్ మూమెంట్ లో భాగస్వామ్య అయిన మొదటి భారతీయ మహిళ క్రీడాకారుని పీవీ సింధు అనమాట అలాగే సునీల్ గవాస్కర్ నలభై తొమ్మిది టెస్ట్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ బ్యాట్స్మెన్ ఇంకా మహేంద్రసింగ్ ధోని రెండు వేల పదకొండులో భారతదేశానికి ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ను గెలుచుకుని సారథ్యం వహించిన వ్యక్తి అలాగే మన అంతర్జాతీయంలో కూడా కొంతమందిని చూస్తే మైకేల్ జోర్దాన్ ఐదు ఎంబీఏ ఛాంపియన్షిప్ లను గెలుచుకున్న ఏకైక ఆటగాడు ఇంకా క్రిస్టియానో రోనాల్డో ఐదు బాలార్ డాలర్ ను గెలుచుకున్న ఆటగాడు ఈ క్రీడాకారులు తమ క్రీడా రంగాల్లో అత్యున్నత స్థాయిలో విజయం సాధించారు వారు తమ దేశాలకు గౌరవం తెచ్చారు అంతేకాక ప్రపంచవ్యాప్తంగా మిలియన్ ల మంది ప్రేక్షకులను ప్రేరేపించారు ఈ విజయాలు సాధించడానికి వారు కఠినమైన కృషి అంకితభావం మరియు ప్రతిభను కలిగి ఉండాలి తమ దృష్టిని కలిగి ఉండాలి ఇంకా లక్ష్యాలను సాధించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి